హలో చెప్పండి సార్ ఇది హోటల్ ఇది మనీ రెస్టారెంట్ చెప్పండి

అంటే మీకు ఏం కావాలి సార్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ అంటే మీకు మా దగ్గర తెలంగాణ స్టైల్ ఉంది ఇంకా తమిళ్ అట్లా వేరే స్టేట్స్వి కూడా ఫుడ్స్ ఉంటాయి సార్ మీకు అదే మీకు ఏ స్టైల్ కావాలి ఎట్ల కావాలి లేకుంటే మీరు అందరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అట్లా మీరు అన్నీ ఓకే అండి మీకు తెలంగాణ రుచులు పెడతాం మరి బాగా సా సాంబార్ పులుసు ఇంగ చికెన్ నాటుకోడి రాగి రాగి సంకటి ఇంకా పులుసులు ఉంటాయి ఇడ్లీ సాంబార్ వడ ఉంటుంది అట్ల చాలా వెరైటీస్ ఉంటాయి మీరు వస్తే అంటే మీరు వస్తున్నారు అంటే నేను మీకు ముందే సీఫుడ్ ప్రిపేర్ చేసి పెడతా మరి

ఫుడ్లో అయితే మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు సార్ ఫుడ్ అయితే చాలా క్వాలిటీ అఫ్ ఫుడ్డే ఉంటుంది మీకు ఇస్తాము

ఏ చాలా ఉన్నాయండీ బిర్యానీలు అంటే లైక్ పనస బిర్యానీ ఉంటుంది చికెన్ బి చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాం రండి మీరు ఇంకా ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హలీమ్ హలీమ్ కూడా ఇస్తుండే హలీమ్ కావలంటే హలీమ్ కూడా పెడతాము రండి మంచిగ మీరు విందుని ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి తెలంగాణ రుచులు మీరు వచ్చి ఒక ఆఫ్టర్నూన్ మీరు లంచ్ టైమ్కి ఒక టువెల్ ఓ క్లాక్కి అయినా ఒకసారి మళ్ళా కాల్ చేసారు అనుకో మీకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మీకు అంతా సీట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడతాం ఓకే అండి మీకోసం ఫుడ్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకే అండి త్యాంక్ యూ అండి ఓకే అండి టేస్ట్ అయితే ఏం మస్తు ఉంటుంది తింటే ఓకే అండి త్యాంక్ యూ